ఆరోగ్య సంరక్షణలో కొత్త డాక్టర్లు వచ్చారు గదులు ఎక్కువగా పెంచారు బాగా మెరుగైన వైద్యం చేస్తున్నారు మంచి మెడిసిన్ ఇస్తున్నారు అన్ని విధాలగా హాస్పిటలు చాలా బాగుంది